హలో చెప్పండి అవును అండి లజీజ్ రెస్టారెంటే మీరు చెప్పండి మేడం ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఏం మ్యామ్ మాది స్పెషల్ ఉంది స్పెషల్ చికెన్ మంచూరియా అది ఉంది మేడం చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ కావాలా లేకపోతే వెజ్ ఐటమ్స్ కావాలా నాన్ వెజ్ అయితే చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ కబాబు మటన్ కబాబు చికెన్ రైసు ఇది అన్నీ ఉంది కానీ మా మా ఈ లజీజ్ రెస్టారెంట్ ఫుడ్ రెస్టారెంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ మంచూరియన్ మ్యామ్ ఒక్క మిన్ ఒక్క మిన్ ఒక్క నిమిషం మ్యామ్ నేను నోట్ చేసుకుంటాను చెప్పండి చికెన్ మంచూరియా ఒక ప్లేటా మ్యామ్ ఒక ప్లేటా ఓకే మ్యామ్ ఓ ఓ టూ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓ ఓకే ఒకటి అంతేనా మ్యామ్ మ్యామ్ థౌసండ్ టూ ఫిఫ్టీ అవుతోంది మ్యామ్ మ్యామ్ ఒక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో డెలివరీ చేసేస్తాము మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఇప్పుడు బిల్లు మీరు ఆన్లైన్ ద్వారా చేస్తారా లేక చేసి తీసుకుంటారా ఓ ఓకే మ్యామ్ మేము మీకు నెంబర్ పంపిస్తాము దాంతో చేసేయండి బిల్ వచ్చేసి థౌసండ్ టూ ఫిఫ్టీ మ్యామ్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మ్యామ్